నేను యోగాను ప్రకృతిలో చేయాలని ఎక్కువగా ఇష్టపడతాను ఎందుకంటే తాజా గాలి పక్షుల కిలకిల రావాలు సూర్యకాంతి అండ్ విటమిన్ డీ భూమితో అనుబంధం మన ప్రకృతిల భాగ్యమే అనే అనుభూతి అయితే తన్మయత్వానికి లేదా లోతైన ధ్యానాలకి నిశ్శబ్ద గదిలో యోగా చేయడం కూడా కొన్నిసార్లు అవసరం